మేడం పండు కార్ ఏజెన్సీయా మేడం అదే మాకు టూ డేస్లో కార్ కావాలి మేడం అదే టూర్ ప్లాన్ చేసాం మేడం మా ఫ్యామిలీ మెంబర్స్తో అరకు వెళ్ళాలి మేడం ఏడుగురు ఉంటాం మేడం అదే అవైలబుల్ ఉందో లేదో మాకు చూసి చెప్తారా మేడం

చూసి చెప్పండి మేడం అసలు ఎంత పడుతుంది మేడం పెద్ద వ్యాన్ అవును మేడం ఆ పక్క చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు గట్టా మేము చూడాలి మేడం మేడం డిస్కౌంట్ ఆఫర్స్ అంటూ ఏమి లేవా మేడం అవును మేడం ఏమి లేదా మేడం అలా అయితే పర్లేదు మేడం అయితే ఆ చుట్టుపక్కల గట్ల మేము ఇంకా చూడాలి మేడం మీ నైబర్స్ది ఓకే మేడం మాకు అడ్రస్ పెట్టమంటారా మేడం కార్ డ్రైవర్ నెంబర్ గట్టా పెట్టండి మేడం అడ్రస్ పెడతాం మేడం సెవెంటీన్త్ మేడం అవును మేడం కావాలి మేడం టూ డేస్ మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే ఓకే